నేను కెమెరాలతో మంచి అందమైన చెట్లని పూలని చక్కటి ప్రదేశాలని ఫోటోలు తీస్తాను ఎందుకు అంటే అవి చూడటానికి చాలా అందంగా బాగుంటాయి కాబట్టి మేము చెట్లు పూవులు లాంటి వాటిని కెమెరాలతో తీస్తాం